ఫిష్ మార్కెటేనా అండి ఏమి ఏమి చేపలున్నాయి చేపలు ఫ్రెష్గా ఉన్నాయా అండి ఫ్రెష్గా ఉంటే ఏమి ఏమి చేపలు ఉన్నయండి

రౌ వన్ ఎయిటీయా అండి ఇంకా త్రీ హండ్రెడా అంటే చిన్న చేపలు ఉంటాయి కదా అవి లేవా అండి ఇంకేమి ఉన్నాయండి

మంచి అన్నీ మరి అన్నీ ఫ్రెష్గా ఉన్నాయా మరి

అంటే కొంతమంది చచ్చిపోయాయి అమ్ముతారు కదా మీరు మరి అదే మరి ఫ్రెష్ గా ఉంటే ఫిష్ది హెల్తుకి మంచిది కదా చేపలు తింటే హెల్తుకు మంచిది కాబట్టి పిల్లలకు మంచిదని

అట్లయితే మంచిదే అన్ని ఎప్పుడు మీ దగ్గరనే తీసుకుంటాము ధరతోటి కాదు మనకి క్వాలిటీ ముఖ్యం ధరతోటి కాదన్నా మనకి క్వాలిటీ ముఖ్యం క్వాలిటీ మంచిగా ఉంటే అదుంటే మనం బాగుంటుంది మీకు కూడా గిరాకీ మంచిగా ఉంటుంది సరే అండి